నేను వంట వండేటప్పుడు చుట్టూ పరిశుభ్రంగా ఉండేలా చూసుకుంటాను సో ఎప్పటికప్పుడు స్టవ్ నీట్గా ఉంచుకోవడం అన్ని కడిగి పెట్టుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ చేసుకొని చేతులవి అన్ని శుభ్రంగా కడుకున్న తర్వాతే నేను వంటను ప్రారంభిస్తాను ముందుగా అగ్నిదేవుడిని పూజించి స్టవ్కి పసుపు కుంకుమ బోట్లవి పెట్టి అగ్ని దేవుడికి నమస్కరించుకుని సో పొయ్యి మీద తినే ఆహార పదార్థాలు వండటానికి సిద్ధపడతాననమాట అలానే నేను వంట అంతా పూర్తి అయిన తర్వాత భోజనంకి సిద్ధమయ్యి అందరికీ భోజనాలు వండించేటప్పుడు ముందుగా అన్నపూర్ణాదేవి మంత్రాన్ని చదువుకొని ఆమెను తలుచుకుని అన్నవస్త్రాల కాని అన్నపానీయాలు కాని ఎప్పుడు మాకు కావాల్సినవన్నీ సమకూరే లాగా నీవే చూసుకో తల్లి అని చెప్పి నేను భోజనం ముందు ముద్దకు అమ్మకు నమస్కరించిన తర్వాతనే నేను ఆ ముద్దని స్వీకరిస్తాను అలానే తెలిసి తెలియకుండా ఏమైనా నీ పట్ల తప్పులు చేసిన కూడా మమ్మల్ని క్షమించు తల్లి అనుకుంటూ నేనాముద్దని తింటాననమాట సో నాకు ఎప్పుడూ కూడా అమ్మవారిని తలుచుకుని భోజనం చేయడం అనేది ఒక అలవాటు అలానే కింద కూర్చునేటప్పుడు కింద చాప కాని లేదా ఏ ఏదైనా వేసుకుని దాని మీద కూర్చుని తిండం అనేది చాలా ఆరోగ్యకరమైన పద్ధతని నేను దాన్ని పాటిస్తూ ఉంటాను సో నేను ఎప్పుడూ కూడా సాంప్రదాయం సాంప్రదాయాలు అనేవి చాలా బాగా పాటిస్తూ ఉంటాన్నమాట నాకు మన సాంప్రదాయాలు వాటిలో ఉన్న విశ్వాసాలు ఇవన్నీ అంటే నాకు చాలా నమ్మకం సో నేనేం చేస్తాను ఎప్పుడూ భోజనానికి వీలైనంతవరకు అందరం కలిసి కూర్చుని తినడానికి మా ఇంట్లో భర్త పిల్లలు నేను అందరం కలిసి కూర్చొని తినడానికి ఎక్కువగా ఇష్టపడతాను అలా ఉండేలాగా కూడా చూసుకుంటూ ఉంటాననమాట ప్రతి ఒక్కరం కూడా అన్నం తినేటప్పుడు వేరే మాటలు అనవసర మాటలు అన్ని మాట్లాడుకోకుండా అన్నపూర్ణాదేవి తలుచుకుంటూ చక్కగా తింటూ ఉంటామనమాట అలా వంట కూడా నేను వంట వండేటప్పుడు కూడా ఎక్కువగా మాట్లాడ్డానికి ప్రయత్నించను ప్రతిదీ పరిశుభ్రంగా ఉండేలా చూసుకుని దాన్ని ఎప్పటికప్పుడు అన్ని నీట్గా చేసుకుని అనుకున్న దేవిని అగ్నిదేవుణ్ణి తలుచుకుని స్టవ్ మీద అన్నం పెడతాను సో అన్నం వండేటప్పుడు కూడా నేను దాంట్లో కొంచెం నెయ్యి చుక్కను వేస్తాను ఎందుకంటే అగ్నిదేవుడికి మనం హోమం చేసినట్టుగా అవుతుందని నా అభిప్రాయం సో ఎప్పటికప్పుడు నేను ప్రతి రోజు కూడా అన్నం వండేటప్పుడు కొంచెం నెయ్యి వేసి స్వామిని అమ్మవారిని తలుచుకుని చక్కగా వంట వండుకుంటాననమాట నా వంట వండుకొని తినే మళ్ళీ తినేటప్పుడు కూడా అమ్మను తలుచుకుని తింటాను అనవసరమైన టాపిక్లు వేస్ట్ మాటలు అవి కూడా భోజనాలు చేసేటప్పుడు అలాంటి మాటలు రాకుండా వీలైనంతమటుకు జాగ్రత్త పడతూ ఉంటాను ఆ పిల్లల్ని కూడా అన్నం మధ్యలో లేవటం ఇలాంటివన్నీ చేయటం నాకు ఇష్టం ఉండదు కాబట్టి వాళ్ళకు ముందే చెప్తాను ఏదైనా పని ఉంటే మీరు పూర్తిగా చూసుకున్న తర్వాతే అన్నం దగ్గర కూర్చొమని చెప్తూ ఉంటాను సో మధ్యలో కూడా సెల్లు చూడటం ఆ వీడియోలు చూస్తూ భోజనాలు చేయటం ఇలాంటివన్నీ నాకు నచ్చని పద్ధతి సో అమ్మవారిని తలుచుకుంటూ హ్యాపీగా ఆనందంగా రుచికరమైన భోజనాన్ని ఆస్వాదిస్తూ తినడం అనేది నాకు చాలా మంచి అలవాటనమాట ఇదే అలవాటును పద్దతిని నేను ఫాలో అవుతూ ఉంటాను ఇంట్లో వాళ్ళకి కూడా ఇదే చెప్తూ ఉంటాను నేను ఎప్పుడు కూడా భోజనం దగ్గర చక్కగా తినాలి చక్కగా ఉండాలి అని చెప్తూ ఉంటాను కాబట్టి మనం వంటగదిని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకుంటూ ఎప్పటికప్పుడు మనకు కావాల్సినవన్నీ కూడా శుభ్రంగా అన్ని తెచ్చిపెట్టుకుని మనం వండుకునే వంటలో కూడా పరిశుభ్రత అనేది పాటించాలి తినేటప్పుడు కూడా చక్కగా చేతులు అవి కడుక్కునే పరిశుభ్రంగా మనం తినే భోజనం ఆరోగ్యానికి చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని మనం ఎప్పుడూ కూడా ఆహారం సమతుల్య ఆహారంలో అన్ని ఆరోగ్యకరంగా ఉండేలాగా వండుకొని తినడానికి నేను చాలా బాగా ఇష్టపడతాను సో అనే అనేక రకాల వంటలను తింటూ చక్కగా వాటిని ఆస్వాదిస్తూ ఆనందించడం అనేది నాకు చాలా మంచి అలవాటు నేను నా చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ఎప్పటికప్పుడు మంచి ఆహార సంబంధించిన పద్ధతులే కాదు వంటకు సంబంధించిన పద్ధతులే కాదు వాటి కోసం ఎప్పుడు చెప్తూ వాటిని నేర్పిస్తూ ఉంటాననమాట అలానే భోజనానికి ముందు వాటర్ తాగటం ఇలాంటివన్నీ వద్దు కాబట్టి భోంచేసిన తర్వాతే మనము మంచినీళ్లు అవి తాగాలి అని చెప్తూ ఉంటాను సో పిల్లలు కూడా ఎప్పుడు భోజనం చేసిన అన్నపూర్ణ దేవిని తలుచుకుని అన్నపూర్ణమ్మ మంత్రం చెప్పుకునే తినేల తినమని వాళ్ళకు చెప్తూ ఉంటాను వాళ్ళు కూడా అది పాటిస్తూ ఉంటారన్నమాట ఆహారానికి సంబంధించి మంచి మంచి సాంప్రదాయాలు మన దగ్గర ఉన్నాయి వాటిని ప్రతి ఒక్కరూ పాటిస్తే చాలా ఆరోగ్యకరంగా ముందుకు వెళ్ళగలమనేది నా ఉద్దేశం కాబట్టి మనం సాంప్రదాయాలు విశ్వాసాలనేవి చాలా విలువైనవి అవి ఎప్పటికప్పుడు మనం పాటిస్తూ ముందుకు వెళ్ళినట్లైతే మనకి అన్ని విధాలా చాలా బాగుంటుంది మన కుటుంబం బాగుంటుంది మన పిల్లలు అందరూ బాగుంటారు మన భర్త పిల్లలు అందరూ కూడా ఆరోగ్యకరంగా ఉంటారనేది నా అభిప్రాయం కాబట్టి మనం వంట వండేటప్పుడు తినేటప్పుడు అన్ని విధాల కూడా అది మన సాంప్రదాయాలు ప్రకారంగా అన్ని నియమాలు పాటించడం అనేది ఒక మంచి అలవాటుగా మనం అవలంబించుకుంటే అది మనకి చాలా ఉపయోగపడుతుంది అనమాట సో కోటి విద్యలు కూటి కొరకే అంటారు కాబట్టి మనము మనము ఆ భోజనం చేసేటప్పుడు కానీ లేదా వండుకునేటప్పుడు కానీ మంచి ఆరోగ్యకరంగా మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా చూసుకుని మనం చాలా బాగా దాన్ని పాటించడం అనేది ఒక మంచి పద్ధతిగా ఉంటే బాగుంటుంది